ఇప్పుడు నా శరీరాన్ని నా ముఖాన్ని మెరుగుపరచడానికి మనము మంచి మంచి సోప్స్ వాడాలి అండ్ మంచిగా అన్నం తినాలి మంచి వాటర్ తాగాలి ఇప్పుడు నార్మల్గా వాటర్ ఎక్కువ తాగితే మనకు ఆ గ్లోనెస్ అనేది ఉంటుంది బాడీకి అండ్ ఫేస్కి అండ్ మనము కొన్ని సీరమ్స్ ఉంటాయి డాక్టర్స్ని రికమెండ్ చేసి అవి సీరమ్స్ అనేది వాడాలి అండ్ ఎండలో మార్నింగ్ నిలబడ్డామనుకో మనకు ఆ గ్లోనెస్ అనేది వస్తుంది అండ్ ఆ గ్లోనెస్ అనేది మనకు పర్మనెంట్గా ఉండాలంటే మనం మన లైఫ్స్టైల్ కానీ మనం తినే విధానం మనం పడుకునే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ సో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది మన శరీరం కానీ మొఖం కానీ మెరుగ్గా ఉండడా ఉండాలంటే